సార్ నాకు చాలా ఇష్టమైన పుస్తకము దేవుడి పుస్తాకాల గురించి బాగా చదువుతాను అలాగే వొచ్చేసేసి నాకు సినిమాలన్నా చాలా ఇష్టము దానిలో వచ్చేసేసి అత్తారింటికి దారేది అనేది సినిమా చాలా బాగా చూస్తాను అలాగే దాంట్లో వచ్చేసేసేసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అత్త కోసము ఎలా కృషి చేస్తారంటే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికొచ్చి ఆయన అంత డబ్బులున్నా కానీ డ్రైవర్గా పని చేస్తూ చాలా అవమానాలు ఎదురవుతూ ఉంటారు అలాగే వొచ్చేసేసి వాళ్ళ మరదలిద్దరూ చేసిన చాలా చిలిపి చేష్టాలు కానీ లేదా ఆయన్ని అమర్యాదకరంగా చూసే విధానాన్ని కానీ వాళ్ళు చాలా ఇది చేస్తారు తరువాత వొచ్చేసేసి వాళ్ళ మరదలు కోసం ఆయన వేరే దిక్కడికి వెళ్లి ఫైట్లు అవన్నీ చేసేసేసి వాళ్ళిద్దరిని కలపటానికి ఎంతో కృషి చేస్తారు దానిని దాని వల్ల వాళ్ళ అత్తగారు కూడా ఎంతో ఇదిగా తెలిసి కూడా ఆయన్ని ఎంతో చిన్నగా చూస్తుంటుంది అయినా తను పట్టించుకోకుండా అలాగే వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చిన్న చిన్న అవమానాల్ని ఎదుర్కుంటూ తరువాతోచ్చేసేసి వాళ్ళ తాతగారికిచ్చిన మాటకోసము ఆయన ఆమె వల్ల అవమానాలు పాలవుతుంటాడు కానీ దాని వల్ల ఎంతో ఇదిగా ఉండే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ చిన్న మరదల్ని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కానీ ఆమె తన్ని ఇష్టపడకుండా చాలా రోజులు చాలా ఇదిగా ఉంటుంది అలాగే తాను కూడా ఆమె ఇష్టపడే దాకా ఉండేసేసి వాళ్ళ పెద్ద మరదల కోసము వేరే ఊరికెళ్ళి వాళ్ళతోటి ఎన్నో గొడవలు పడి అలాగే వాల్లిద్దర్ని కలిపి తరువాతొచ్చేసేసి చిన్న మరదలికి చెప్పకుండానే నేను మీ బావని అని చెప్పకుండా తను ఎంతో ఇది చేస్తారు దాని వల్ల తనకి తెలిసి సమంతా గారు చాలా నాకు చెప్పలేదు ఏంది ఇలా చేసాడు మా బావ అనిచెప్పెసేసి లాస్ట్కి పారిపోవాలని కూడా చూస్తారు కానీ దీనంతటి వల్ల కూడా తను తన తాతగారికిచ్చిన మాట వల్ల వాళ్ళ అత్తగారిని వాళ్ళింటికి తీసుకుపోవాలని చాలా తగ్గి తరువాతవొచ్చేసేసి వాళ్ళిద్దరిని కలిపాడు అలాగే నాకు టీవీ షోలో జబర్దస్త్ అంటే చాలా ఇష్టము ఎందుకంటే రొజాగారు కానీ తరువాతోచ్చేసేసి యాంకర్లు కానీ టీవీ వాళ్ళ దాంట్లో ఉండేవాళ్ళు కానీ చాలా ఇదిగా చాలా అందరిని ఇష్టపడి చాలా నవ్విస్తా వినోదాన్ని ఇస్తారు అందుకని నేను చాలా వరకు టీవీ షోలు చాలా ఇదిగా చూస్తుంటాను అందుకని నాకు చాలా ఇష్టము